తెలంగాణలోని వ్యవసాయ రంగం చానా అభివృద్ధి చెందింది ఎందుకంటే ఇప్పుడున్న ప్ర కాలంలో అప్పుడుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ పండిస్తుండ్రు రైతులు అలాగే అప్పుడు కరెంట్ విద్యుత్ లేకపోవడం వల్ల నీటి సరఫరా సరిగా లేకపోవడం వల్ల అంత వాటర్ నీళ్ళు లేకపోవడం వల్ల కూడా సరిగా పండించకపోయేది కానీ ఇప్పుడు చాలా నీటి సాగు అవడం వల్ల పంటలు చాలా పండిస్తుర్రు వ్యవసాయం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి దానిని చాలా రకాలుగా పండించేవారు అనమాట వ్యవసాయం అంటే ఓన్లీ వరి పండించడమే కాకుండా మొక్కజొన్న జొన్నలు ఇగ సన్ఫ్ల సన్ఫ్లవర్ అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు ఇలా చానా పండించే ఇవన్నీ ఏదైతే మనం ఆకుకూరల్ని పండిస్తామో అవన్నీ వ్యవసాయం కిందకే వస్తాయి అనమాట కూరగాయలు పండించడం అయినా ఆ వరి పండించడం అయినా ఇట్లా ఏదైనా మొక్కజొన్నలు ఏ మొక్కను పండించే దాన్ని అయినా దాన్ని వ్యవసాయం అనే అంటారు అనమాట ఇవన్నీ మనం మన నిజ జీవితంలో చూస్తూనే ఉంటాం మా ఇంట్లో మా డాడీ కూడా చేస్తాడు వ్యవసాయం మేము కూడా పోతాం మా బావి కాడకి మేము వరి పండిస్తాం ఈ వరి పండించాలంటే చాలా కష్టం కానీ మనం ఎంత కష్టం అయినా ఇష్టంతోనే చేస్తుండాలె అప్పుడే మనకు అది కష్టమైన పనిలాగ అనిపించదు అనమాట మా నాకు తెలిసినంతవరకు అంటే మా డాడీ చెప్పింది ఏంటిది అంటే వరి ఆ మూడు రకాలు ఉంటది అనమాట అంటే ఒకొక్క టైంలో ఒకొక్క వరిని వేస్తారు అనమాట అసలు ఈ వరిని వెయ్యాలంటే ఫస్ట్ ఏం చెయ్యాలంటే మనం నార్మల్గా ఆ పొలాన్ని అంటే పొలానికి వాటర్ పెట్టాలనమాట వాటర్ పెడితే అక్కడున్న పొలం ఆ స్థలం అంతా ఆ వాటర్ పీల్చుకుని కొంచెం ఆ భూమి అన్నది మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత అందులో ఉన్న చెట్లే అట్లనే ఉంచాలి అనమాట ఉంచినాక ట్రాక్టర్ ట్రాక్టర్తోని మనం ఆ వస్తు అంటే అందులో మొలిచిన చెట్లని మనం అవి అన్నిటినీ అందులోకి తొక్కించాలనమాట అప్పుడు అది తొక్కిస్తే ఆ చెట్లన్నీ ఆ పొలంలో మురిగి ఆ అవనేది మన పొలానికి బలాన్ని ఇస్తాయి అనమాట అందుకే మనం ఆ మొక్కల్ని పీకేయకుండా ఆ మొక్కల్ని ఆ పొలంలో అట్లానే తొక్కించి పండించి అలానే ఉంచాలి అనమాట అప్పుడే అవి మనకు భూమికి భూమి అంటే ఇప్పుడు అందులో వేసి పంటకి మంచి బలాన్ని ఇస్తాయి అనమాట అలాగే ఆ దున్నిచ్చిన తర్వాత దాన్ని బాగా ఒక వన్ డే వరకు అట్లనే ఉంచాలి అనమాట నెక్స్ట్ దాంట్లో మనం మొలక చల్లుకుని ఆ మొలక చల్లితే ఆ మొలకతోని వచ్చిన ఆ వరిని మనం నాటు వేస్తాం అనమాట ఆ నాటు వేస్తే అది పెరిగే దాన్ని వరి అని అంటారు అనమాట నార్మల్గా ఆ ఇది అంటే వ్యవసాయం అంటే ఓన్లీ పంటే కాకుండా మొక్కజొన్నలు కూడా వేస్తుంటారు అనమాట ఆ ఫస్ట్ అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే ఆ అప్పటి కాలంలో ఆదిమానవులు ఎట్లంటే జంతువులను చంపి ఆహారం తినేది కదా అట్లా వాళ్ళ ఆహారం సృష్టించుకున్నారు అట్లా కాకుండా జంతువులనే ఎందుకు తినాలి నార్మల్గా మ అంటే మనకు మనం కూడా పండించుకుని తినచ్చు అనేటట్లుగా వీళ్ళు సొంతంగా వాళ్ళ అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళే ప్రయత్నాలు చేసి వాళ్ళకు వాళ్ళే ఇది పుట్టించిర్రు అనమాట అంటే ఎంట్లంటే ఎట్లా సాగు చెయ్యాలె జంతువులను మాంసం అంటే ఎందుకు అవే తినాలి దుంపలు కాయలు పండ్లు ఇవన్నిటినీ కూడా ఆహారంగా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు ట్రై చేసి అంటే తీసుకు కనుగొన్నారు అనమాట అట్లా నెమ్మది నెమ్మదిగా వ్యసా వ్యవసాయం అనే పద్ధతులు వచ్చినాయి అనమాట అంటే నేర్చుకుర్రు వాళ్ళ ఉత్పత్తి చేసిర్రు అనమాట అట్లా చాలా వరకు అసలు భారతదేశంలో చాలా తక్కువ రైతులు ఉండేవారు అనమాట పండించేవారు వ్యవసాయం చేసేవారు అనమాట ఎందుకంటే ఇప్పటికీ మా చాలావరకు అసలు చెయ్యరు ఎందుకంటే ఆ వ్యవసాయం అంటే చానా కష్టంతో కూడుకున్న పని అలాగే చాలా రి కష్టం అన్నీ లాభం కంటే ఎక్కువ నష్టాలే ఉంటాయి అట్లా అన్నట్టుగా ఆలోచిస్తారు కానీ మనం మనం అంటే ఇష్టపడి చేసుకుంటే ఎందులోనైనా లాభాలే వస్తాయి ఆ మనం ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా అందులో లాభాలే వస్తాయి అని ఒక నమ్మకంతోని చేస్తే ఖచ్చితంగా మనం అందులో అంటే నష్టపోకుండా ఖచ్చితంగా లాభమే సంపాదించగలం ఆ పంటలల్లో మూడు రకాలు ఉంటాయి అంటే అవి ఏ నెలలో వస్తాయి ఎట్లా వాటిని సాగుచేస్తారు అన్నట్టుగా ఆ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒక పంట వస్తుంది అనమాట ఆ పంటని ఓన్లీ జూన్ నుంచి అక్టోబర్ వరకే సాగు చేస్తాం అనమాట ఆ పంటని ఆ కాలం వరకే పండిస్త పండిస్తామనమాట అవి ఏంటి ఏంటి అనంటే వరి జొన్నలు మొక్కజొన్న పత్తి చెఱుకు ఇవన్నీ నువ్వులు కూడా వస్తాయి అనమాట వేరుశనగకాయ ఇవన్నీ కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకే మనం సాగు చేయగలుగుతాం అనమాట తరవాత ఇక ఇవి పండవు వాటికంటూ ఒక ఖచ్చితంగా ఒక నెల అనేవి ఉంటాయి అనమాట ఇదొక ఇదొకటి మళ్ళీ ఇంకోటి ఏమి వస్తాయంటే అక్టోబర్ నుంచి మార్చి లేదా ఏప్రియల్ వరకు ఇంకో పంట వస్తుంది అదేం పంట అంటే గోధుమలు మినుములు ప్రొద్దుతిరుగుడు పువ్వు కూడా వస్తుంది అనమాట ఆవాలు ధనియాలు ఇవన్నీ వస్తాయి అనమాట ఇవి కూడా ఓన్లీ కేవలం అక్టోబర్ నుంచి మార్చి లేదా ఏప్రియల్ వరకు వరకే మనం సాగు చేయగలుగుతాం అనమాట మిగతా నెలలో వీటిని సాగు చేయలేం అలాగే మార్చి నుంచి జూన్ వరకు సాగు అయ్యే పంటలు కూడా కొన్ని ఉంటాయి ఏంటి అంటే ఆ పుచ్చకాయలు దోసకాయ ఆ కూరగాయలు అంటే కూరగాయలు అంటే ఇక అన్నీ ఏదైనా ఇక ఆ దొండకాయ కావచ్చు దోసకాయ కావచ్చు బీరకాయ కావచ్చు సొరకాయ కావచ్చు ఏదైనా ఇట్లా కూరగాయలు ఏదైనా మార్చి నుంచి జూన్ వరకు మనం పండిస్తాం అనమాట మేము కూడా కూరగాయలు పండిస్తాం ఒకొక్కసారి అప్పుడప్పుడు మా ఇంట్లో వరకు నార్మల్గా అంటే మా ఇంట్లో మేము తినేంతవరకు అప్పుడప్పుడు మాకు ఎక్కువైతే మేము నార్మల్గా కిరాణా షాప్కి ఎల్లి అక్కడ వాళ్ళకి అమ్ముతూ ఉంటాం అన్నమాట అం మార్నింగ్ ఉదయా ఉదయాన్నే లేచి టమాటాలు మా డాడీ మా మమ్మీ కలిసి పోయి తెంపుకొచ్చి షాప్లో అమ్ముతారు అనమాట అంటే కిరాణా షాప్లో అక్కడ చే అంటే అట్లా కూడా మనం లాభం పొందవచ్చు అనమాట వ్యవసాయం పట్ల ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అనమాట అంటే ఎన్ని రకాలు ఇన్ని రకాలు అని ఏం చెప్పలేం మనం ఎందుకంటే ఒకొక్కరు ఒకొక్క తీరుగా చేస్తుంటారు కాబట్టి చాలా రకాలుగా మనం పండిస్తాం అనమాట ఇప్పుడు దానికి మనం నార్మల్గా ఆ ఫర్టిలైజర్స్ అంటే ఆ అవి ఫర్టిలైజర్స్ కాకుండా మనం నార్మల్గా సేంద్రియ ఎరువులు కూడా వాడి మనం చేయవచ్చు అనమాట అంటే ఎట్లంటే ఇప్పుడు భూమిల ఎర్రలు ఉంటాయి ఎర్రలు అంటే అవి ఒక సూక్ష్మజీవి అంటే కంటికి కనిపిస్తుంది కానీ అది ఒక ప్రాణి అనమాట అది బ్రూ భూమిలో ఉండడం వల్ల ఆ అది భూమిలో ఉండి భూమిలో ఉన్న క్రిమికీటకాలని తిని ఆ పంటకి హెల్ప్ అంటే సహాయం చేస్తుంది అనమాట అంటే ఆ పంటని ఏ క్రిమికీటకాలు తినకుండా ఈ ఇదే హెల్ప్ చేస్తుంటది అనమాట చా అంటే ఇది ఇది కూడా ఒక పద్ధతి వ్యవసాయం చేయడానికి మళ్ళీ భూమిని ఆ కొన్ని సారం అంటే మనం పంట వేసే ముందే భూమిని సారవంతంగా ఉందా లేదా అనేది చూసుకుంటాం అనమాట అంటే అందులో పోషకాలు ఉన్నాయా లేవా భూమిలో ఈ పంట ఏ పంట వేస్తే ఆ భూమిలో ఎక్కువ వస్తది అని మనం ఫస్ట్ తెలుసుకుంటాం కదా అట్లా భూమి సారం అంతా ఉందా లేదా అని తెలుసుకోవాలి ఇప్పుడు ఎరువులంటే నార్మల్గా ఎట్లంటే కొందరు ఎట్లా చేస్తారంటే ఆ బనానా తొక్కలుంటాయి బనానా తొక్కలన్నీ కొన్ని రోజులదాకా ఇట్లా వాటర్లో మగ్గపెట్టి చాలా రోజుల తర్వాత ఆ వాటర్ని పొలంలో జల్లుతారు అట్లా జల్లడం వల్ల బనానా తొక్కలో ఉన్న ఆ ఆ అరటిపండు తొక్కలో ఉన్న అన్నీ విటమిన్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ వాటర్ని పొలంలో చల్లడం వల్ల ఆ వాటర్లో ఉన్న విటమి అంటే పోషకాలన్నీ ఆ పొలానికి ఆ పొలం అబ్సా ఆ తీసుకుంటుంది కాబట్టి ఆ పొలానికి బలం ఇస్తుంది అనమాట అట్లా కాకుండా ఆ అరటిపండే కాకుండా ఆ బర్రె పెండ కూడా అప్పుడప్పుడూ అందులో పొలంలో వేస్తుంటారు అనమాట ఎందుకంటే ఆ బర్రెపెండలో చాలా పోషకాలు ఉంటాయి అది భూమికి బలాన్ని ఇస్తుంది మళ్ళీ అందులో వేసే పంటకు బలాన్ని ఇస్తుంది ఆ చెట్టు తొందరగా బలంగా అధిక లాభం వచ్చేటట్టు పెంచుతుంటది అనమాట ఇవన్నీ బర్రె పెండ అనే కాదు గొర్రెల పెండ కూడా వేస్తుంటారు కొందరు ఇవన్నీ వేయడం వల్ల భూమికి బలం వచ్చి చాలా లాభం చేకూరుస్తుంది అని రైతులు నమ్ముతుంటారు అనమాట ఆ బర్రెల పెండ వేస్తారు అంటే చాలా అంటే ఎరువులు అంటే ఓన్లీ కెమికల్స్ కాకుండా ఇవన్నీ వాడుతుంటారు అనమాట మళ్ళీ అలాగే ఆ ఇంకేం చేస్తారంటే ఇవి వర్షం నీళ్ళు కూడా ఉంటాయి వర్షం నీళ్ళు కూడా ఒక్కొక్కసారి అందులో ఏ అంటే ఎట్లంటే వర్షం నీళ్ళ నుంచి కూడా ఒకొక్కసారి విటమి పోషకాలు వస్తుంటాయి అనమాట అవి కూడా అందులో వేసి చేస్తుంటారు అంటే అవికూడా ఒక సేంద్రియ ఎరువులు లాగానే యూస్ చేస్తుంటా అంటే ఉపయోగిస్తుంటారు అనమాట సేంద్రియ ఎరువులు అంటే చాలా ఉంటాయి ఇంక అలాగే వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళని అట్లనే వే అంటే పాడ్ అంటే ఉపయోగించుకుంటారు అనమాట వర్షం నీళ్ళని కూడా వర్షం నీళ్ళలో ఉండే విటమిన్స్ని అందులో ఉండే పోషకాలని కూడా ఉపయోగిస్తుర్రు అనమాట కొందరు ఇంకేం చేస్తారంటే అర్ట్ అరటిపండు చెట్టు ఉంటది కదా ఆ చెట్టుకున్న మొదలుని కూడా వాటర్లో నానబెట్టి వాటర్లో నానబెట్టి అంది అది చాలా రోజుల తరవాత ఆ తొక్కని కూడా ఆ పొలంలోనే వేసి దున్నిపిస్తారు అనమాట అట్లా దున్నిపీయడం వల్ల అరటిపండు తొక్కే కాకుండా అరటిపండు చెట్టు నుంచి కూడా దానికి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే అరటిపండు చెట్టు చాలా తొందరగా పెరుగుతుంది అలాగే చాలా మంచి మోతాదులో వస్తుంది అనమాట దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఈ భూమికి అందుతాయని అవి ఉపయోగిస్తారు